ఏదైనా ప్రాంతంలో కళలు హస్తకళలు అభివృద్ధి చెందడానికి భౌగోళిక పరిస్థితులు సంస్కృతి స్థానిక వనరులు ప్రజల ఆసక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీ ప్రాంతంలో అభివృద్ధి చెందే కళలు హస్త కళలు తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణించాలి ఒకటి చేనేత మరియు జరీ వర్కు చేనేత ఒక పురాతన కళ ఇది భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచింది మీ ప్రాంతంలో కూడా చేనేతకు మంచి అవకాశాలు ఉంటాయి స్థానికంగా లభించే నూలు కాటన్ వస్త్రాలను ఉపయోగించి కొత్త డిజైన్లు సృష్టించవచ్చు అందంగా అల్లిన పట్టు కాటన్ చీరలు మంచి ఆదరణ పొందుతాయి రెండు మట్టి శిల్ప కళ టెర్రకోట ప్రాచీనకాలం నుండి మట్టి శిల్పాలు మన జీవితంలో భాగమయ్యాయి టెర్రకోట నుంచి గిన్నెలు విగ్రహాలు అలంకార వస్తువులు తయారు చేయడం ఒక కళ మీ ప్రాంతంలో మట్టికి అందుబాటు ఉండే టెర్రకోట కళలను అభివృద్ధి చేయవచ్చు ఇంటి అలంకరణ కోసం దేవాలయాల కోసం బహుమతులుగా వీటికి మంచి డిమాండు ఉంటుంది మూడు వుడ్ కర్వింగ్ మరపు చెక్క శిల్పకళ చెక్కపై చెక్కి అందమైన శిల్పాలు చేయడం ఈ కళలో భాగం ఇది దేవాలయాల్లో ఫర్నిచర్ డిజైన్లు ఇంటీరియర్ డెకరేషన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు మీ ప్రాంతంలో మంచి చెక్కలు లభిస్తే ఈ కళను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధిని పెంచుకోవచ్చు నాలుగు పుట్ట బొమ్మల తయారు కొన్ని ప్రాంతల్లో ప్రత్యేకంగా పొట్ట బొమ్మలు క్లే డాల్ తయారు చేసే కళ ఉంది దీన్ని ముఖ్యంగా దసరా సంక్రాంతి ఇతర పండుగల సందర్భాల్లో ఎక్కువగా వినియోగిస్తారు ఇది చిన్న పెట్టుబడితో మొదలు పెట్టగలిగే వ్యాపారం ఐదు చిత్రలేఖనం పెయింటింగ్ పట్టభద్రి కలంకారీ వర్లీ మధుబని వంటి వివిధ పెయింటింగ్ శైలులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి మీ ప్రాంతంలో పెయింటింగ్ కలను ప్రోత్సహించేందుకు హార్డ్ వర్క్ షాపులు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయటం మంచి ఆలోచన ఆరు బిద్రీ వర్కు లోహకళ కొన్ని ప్రాంతాల్లో వెండితో నాణెం నగలు అలంకార వస్తువులు తయారు చేేసే కళ ఉంది బిద్రీ వర్క్ అనేది ఒక ప్రత్యేకమైన లోహకళ ఇది ముఖ్య ఒకటి చేనేత మరియు జరీ వర్కు చేనేత ఒక పురాతన కళ ఇది భారతదేశంలోనే చాలా రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచింది మీ ప్రాంతంలో కూడా చేనేతకు మంచి అవకాశాలు ఉంటాయి స్థానికంగా లభించే నూలు కాటన్ వస్త్రాలను ఉపయోగించి కొత్త డిజైన్లు సృష్టించవచ్చు అందంగా అల్లిన పట్టు కాటన్ వస్త్రాలు జరీ వర్కు కలిగి ఉండే చీరలు దుప్పట్టాలు దుస్తులకు డిమాండ్ ఉంటుంది ప్రభుత్వం మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేనేత కారులకు మద్దతు ఇస్తుంటాయి రెండు కొండల శిల్పకళ పొటేరి మట్టి పాత్రలు శిల్పాలు తయారు చేయడం చాలా పురాతనమైన హస్తకళ మీరు ఉంటున్న ప్రాంతంలో మంచి మట్టి లభిస్తే కుండలు శిల్పకలకు మంచి అవకాశాలు ఉంటాయి మట్టి బొమ్మలు దేవుళ్ళ విగ్రహాలు అలంకార వస్తువులు తయారు చేసే మార్కెటింగ్ చేయవచ్చు మూడు చర్మ కళ లెదర్ వర్క్ చర్మంతో తయారు చేసే ఉత్పత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా చేతితో తయారు చేసే జాకెట్లు పర్సులు జుట్టు బ్యాండ్లు శాండిల్సు మొదలైనవి ప్రజలకు ఎంతో ఇష్టం చర్మం ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు నాలుగు బొమ్మల తయారీ ఫుడ్డు మట్టి పేపరు మార్చే చెక్కమట్టి పేపరు మాచే వంటి వనరులను ఉపయోగించి మన ప్రాంతీయ శైలి బొమ్మలు తయారు చేయవచ్చు ఈ బొమ్మలు చిన్న పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అలాగే ఫెస్టివల్ కాలంలో విగ్రహాలు డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయవచ్చు ఐదు హస్తకళ మృతిక శిల్పకళ టెర్రకోట వర్క్ టెర్రకోట కళ మత్పరమైన వస్తువులకు మంచి మార్కెట్ ఉంది వీటిని ఇంటి అలంకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు గోడ హ్యాంగింగ్లు ఉన్న విగ్రహాలు ప్లాంటు ఫ్లవర్స్ వంటి వాటిని తయారు చేసే విక్రయించవచ్చు ఆరు కలంకారి మరియు బ్లాక్ ప్రింటింగ్ బట్టలపై చేతితో చేసిన పెయింటింగ్ ముద్రను ప్రజలు ఎంతో ఇష్టపడతారు కలంకారు బ్లాంక్ ప్రింటింగ్ వంటి పురాతన కళలను ఉపయోగించి డ్రెస్ మెటీరియల్స్ దుప్పట్లు బెడ్షీట్లు తయారు చేయవచ్చు నల్లరాయి శిల్పకల మీ ప్రాంతంలో రాయి దొరికితే దొరికే అవకాశం ఉంటే దీన్ని ఉపయోగించే వివిధ ఆకృతులలో శిల్పాలు చెక్కవచ్చు దేవాలయ విగ్రహాలు ఇంటి అలంకారణ వస్తువులు టేబులు డెకరేషన్లు చేయవచ్చు ఎనిమిది బిద్రి ఆర్టు మెటల్ క్రాఫ్ట్ దాతువులతో మెటల్స్ తయారు చేసే వస్తువులకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది వెండి రాగి బ్రాస్ మెటీరియల్స్ను ఉపయోగించి ప్రత్యేకమైన గిన్నెలు అలంకార వస్తువులు చేయవచ్చు తొమ్మిది బుట్టలు తాళ్ళ పనులు బుట్టలు తాళ్ళతో తయారు చేసే వస్తువులకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటుంది వీటిని ఇంట్లో ఉపయోగించేందుకు అలంకరణ కోసం తయారు చేయవచ్చు పది ఎంబ్రాయిడర్ మరియు కుట్టు వర్కు దుస్తులపై అందమైన ఎంబ్రాయిడర్ హస్త కళలతో చేసిన డిజైన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ప్రత్యేకమైన చేతి కుట్టు పనితో చీరలు దుప్పట్లు దుస్తులు తయారు చేయవచ్చు ముగింపు మీ ప్రాంతంలో ఏ కళ అభివృద్ధి చెందాలంటే స్థానిక వనరులను అర్థం చేసుకోవాలి కళాకారులకు మద్దతుగా ప్రభుత్వ ప్రోత్సహకాలు స్థానిక మద్దతు మార్కెటింగ్ అవకాశాలు కూడా అవసరం నేటి రోజుల్లో ఆన్లైన్ ధర హస్తకళ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించవచ్చు కావున మీ ఆసక్తి అనుగుణంగా ఒక కళను ఎంచుకొని దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు